నాకు చాలా పశువులు ఉన్నాయి పశువుల నుంచి మనుషులకు జబ్బులు రాకుండా అవి ఆరోగ్యం ఉండడానికి ఎప్పటికప్పుడు వాటికి మేము చికిత్స చేయిస్తూ ఉంటాము అనమాట టీకాలు గట్ట వేయిస్తూ ఉంటాము ఎందుకంటే పశువులను అవి సరిగ్గా గడ్డిమేయకపోయినా అవి సరిగ్గా తినకపోయిన మేము అంటే మేము పెట్టిన దానకట్ట ఏమి సరిగ్గా తీసుకోకపోయినా వాటిని దగ్గరలో ఉన్న పశువుల హాస్పిటల్కి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు మేము చికిత్స చేస్తూ ఉంటా మాట ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు వాటికి గొంతు వాపుగా ఉన్నప్పుడు కూడా ఆహారం తీసుకోలేవు గొంతు వాపు ఉన్నప్పుడు ఆహారం తీసుకోవు ఇందులో చాలా రకాల వ్యాధులు ఉన్నాయండి ఒకటి రాబిస్ లంపి స్కిన్ అంత్రాక్స్ రక్త జలగ వ్యాధి విశలెస్సస్ ఇలాంటి చాలా వ్యాధులు అయితే ఉన్నాయి వీటిలన్నిటికీ మేము ఎప్పటికప్పుడు వాటిలకి బ్రుసిల్లర్స్లోని టీకాలు గట్ట టీకాలు గట్ట మేము వేయిస్తాము ఎందుకంటే ఈ వ్యాధులు సోకకుండా ముందుగానే మేము జాగ్రత్త తీసుకుంటాము ఎప్పటికప్పుడు వాటిలకి వాటి శరీరం పైన కురుపులు రావడము ఇంకా పేలుకట పట్టడము ఇటువంటి అప్పుడు మేము ఏం చేస్తుంటాం పేలు కట్ట మేము అన్నిని గడ్డి తో కట్ట శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా వాటిలకి స్నానం గట్ట ఎప్పటికప్పుడు చేయించి

అందుకనే మనం ముందుగానే జాగ్రత్త తీసుకొని వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లి మనం చూపించినప్పుడు డాక్టర్ గారు సలహాల మేరకు వాటిని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు వాటి నుంచి మనుషులకు కూడా ఏ హాని కలగకుండా మనం జాగ్రత్త పడగలం అలాగా మేము ప్రతిదీ కూడా చిన్నది ఇబ్బంది కలిగిన సరిగ్గా అవి దాన గట్ట సరిగ్గా తినకపోయినా గడ్డి సరిగ్గా తినకపోయినా వెంటనే మ హాస్పిటల్కి తీసుకెళ్తాం ముందు వాటిలని చూపించి దానికి కావాల్సిన మెడిసన్ గట్ట వాళ్ళు ఇచ్చినప్పుడు అన్ని దానాల కట కలిపి పెట్టడం అయ్యన్నీ చేయడం వల్ల వాటికి వచ్చిన ఆ జబ్బు నుంచి కొంచెం మేము కొంచెం రిలాక్స్ కలిగేటట్టు మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉంటాము అనమాట